గ్రామాలలో ఆవుపేడతో నీటిని కలిపి వాకిట్లలో గడప ముందు ఎక్కువగా చల్లుతూ ఉంటారు ఈవెన్ మా ఇంట్లో కూడా అట్లాంటి రెగ్యులర్గా వేస్తారు వీక్లి ట్వై ట్వైస్ ఆర్ దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఏదైనా చెడు బ్యాక్టీరియా కాని వైరస్ కాని ఉంటే అది లోపలికి రాకుండా ఉంటుంది అది ఒక మేజర్ రీజన్ సో దానివల్లే చల్లుతూ ఉంటారు అండ్ వీళ్ళు విశ్వసించేది ఏంటంటే ఆవు పేడ ఆవు శివునికి ప్రీతికరమైనది కదా అందుకే ఆవుపేడతో అలికేస్తే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అనేది వీళ్లు నమ్ముతారు గడపల పైన పసుపు చల్లడం ఆవుపేడతో అలుకు వేయడం మా దగ్గర దీన్ని అలుకు వేయడం అంటారు ఈ అలుకు వేయడం వెనకాల ఉన్న విషయం ఇది అదే కాకుండా పసుపు కూడా చల్లడం వల్ల అది ఒక యాంటీబయాటిక్లాగా పనిచేసి బయట నుండి ఏ వైరస్ కానీ ఏది లోపలికి రానివ్వకుండా కుటుంబాన్ని సంరక్షిస్తుంది మనకు సైంటిఫిక్గా ఎక్కువ తెలిసింది తర్వాత ఇదంతా బయటకి వచ్చింది కానీ ముందు నుంచి ఇలా అయితే అసలే వేరే రీసన్ ఏదో ఉంది అనుకునేటి వాళ్ళం బట్ ఇప్పుడు అయితే మనందరికి తెలుసు